నక్షత్రాలను చూసిన అనుభవంలో ఎంత ఇష్టమైనది నాకు కూడా అందరి నాకు కూడా అందరికి చూస్తూ ఉంటుంది నక్షత్రాలు అద్భుతమైన సౌందర్యం మరియు ఆకర్షణం కలిగి ఉంటాయి కనుక నక్షత్రాలను చూసి ఆనందించేందుకు ఒక నక్షత్రం గురించి ఆకర్షణ నింపదగిన అనుభవంగా కావాల్సినటువంటి అత్యంత ఇష్టమైన నక్షత్రం ఉంది మరియు అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అది కొంత దూరం ఉంటుంది మన కన్నాపురంలో ఉంటే అది చూడడానికి అందుబాటులో ఉంది మీరు ఎక్కువ చూసే నక్షత్రంలో అనుభవం లేదు కాబట్టి అది నక్షత్రాలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి కొన్ని కోట్ల నక్షత్రాలు చూసినప్పుడు అనుభూతి వేరే విధంగా ఉంటుంది అలాగే నక్షత్రాలు యొక్క చాటి చెప్పడానికి నక్షత్రం గొప్పతనం అత్యంత ఇష్టమైన నక్షత్రం గొప్పతనంగా ఉంది అది సిరుస్ అని పిలుస్తారు ఇది ఒక ప్రకాశంతో పూర్తిగా ప్రకాశించే నక్షత్రం మరియు కొంత గానీ నక్షత్రం తెలుసుకోవడానికి క్రమ క్రమంగా గుర్తించబడింది నక్షత్రం యొక్క విలువ ఏమిటి అంటే నక్షత్రం మనకు సుమారు సాయంత్రం ఏడు గంటల సమయం నుండి మళ్లీ ఉదయం మూడు నాలుగు గంటల సమయం వరకు కొన్ని కోట్ల నక్షత్రాలను మనం చూడగలుగుతాము పూర్తిగా ప్రకాశించే నక్షత్రం ఎలా ఉంటుందంటే నిండు అమావాస్య రోజున పూర్తిగా నక్షత్రాలు ప్రకాశిస్తాయి నేను ఎక్కువగా చూసే సమయంలో రాత్రిపూట సమయంలో సుమారు పది గంటల సమయంలో నక్షత్రాలను చూశాను ఆకాశం చూడడానికి సరైన సమయం కూడా ఎనిమిది నుంచి పది మధ్యలో ఉంటుంది నక్షత్రం యొక్క గొప్పతనం ఏమిటి అంటే నక్షత్రం చూసినప్పుడు అవెంతో చూడు చక్కగా ఉంటాయి ఆ తర్వాత నక్షత్రం యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే ఎన్నో పురాణాలు మరియు వ్యవస్థలా ఉన్నాయి నక్షత్రం చూడడానికి ఎంతో అందంగా ఉద్దికంగా ఉంటుంది నక్షత్రం యొక్క గొప్పతనం పూర్వీకులు ఎన్నోసార్లు మనకు చెప్పారు చెప్పి నక్షత్రాలు యొక్క విలువబట్టి మన పూర్వీకులు అయినటువంటి వాళ్లను అందులో కొలుస్తూ ఉంటాం నక్షత్రం నక్షత్రాలు ఇప్పుడు అమావాస్య సమయంలో చాలా ప్రకాశించవంతంగా కొన్ని కోట్లాది నక్షత్రాలు ఉంటాయి అత్యంత ఇష్టమైన నక్షత్రాన్ని సిరుస్ అని పిలుస్తాము ఇది ఒక ప్రకాశంతో పూర్తిగా ప్రకాశించే నక్షత్రం మరియు కొంగని నక్షత్రం అని తెలుసుకోవడానికి ప్రముఖంగా మనం గుర్తించబడతాం మనకు నచ్చిన నక్షత్రాలు కొన్ని జంట నక్షత్రాలు అంటాం ఒంటరి నక్షత్రాలు అంటాం ఎన్నో నక్షత్రాలు అంటాం అలా కనుగొనిన నక్షత్రాలను చాలా వరకు మనం చూసే ఉంటాం ఆకాశం చూడడానికి రాత్రి సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన సమయంలో ఆకాశాన్ని మనం చూడవచ్చు ఆకాశం యొక్క ఆ సమయం తర్వాత నక్షత్రాలు పూర్తిగా ప్రశాంతతతో ప్రకాశంవంతంగా వెలుగుతాయి నక్షత్రాల యొక్క గొప్ప సత్తిగాతి ఏమిటి అంటే నక్షత్రాలు కొంతవరకు వెలుగునిస్తాయి కానీ కొన్ని కోట్లాది నక్షత్రాలు ప్రజలు తన వాళ్ళ పూర్వికులను నక్షత్రాలు అనేటి రూపంలో కొలుస్తూ ఉంటారు చిన్న పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు నక్షత్రాలను చూపిస్తూ ఆడిస్తూ ఉంటారు ఆకాశం వైపు చూపిస్తూ ఉంటారు రాత్రి సమయంలో చిన్న పిల్లలు ఏడ్చేటప్పుడు కానీ మారం చేసేటప్పుడు కానీ ఆకాశం వైపు లేదా నక్షత్రాలను చూపించి వాళ్ళ పూర్వీకుల గురించి చెప్తూ ఉంటారు ఆ తర్వాత నక్షత్రాలను చూసిన చిన్నపిల్లలు ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు కొన్ని కోట్లాది నక్షత్రాలను మనం చూసినప్పుడు ఆకాశంలో ప్రకాశవంతమైన వెలుగును చూసాము ఇలాంటిది ఒక సమయం నక్షత్రాలను చూడడానికి మంచి సమయం సుమారు తొమిది నుంచి పది గంటల సమయం